నేను పది రోజుల క్రితం మా ఊర్లో ప్రతి మంగళవారం పెట్టే సంతకు వెళ్లాను అక్కడ సంతలో నాకు కావలసినటువంటి కూరగాయలు కత్తిరించడానికి లేదా ఆ యొక్క మొక్కలను కత్తిరించడానికి కావాల్సినటువంటి ఒక చాకును నేను తీసుకున్నాను ఆ యొక్క నైఫ్ నాకు బాగా నచ్చింది చాలా పొడవుగా ఉంది అది చెక్కతో చేయబడింది చివర అంటే చేతితో పట్టుకోవడానికి చెక్కతో చేయబడింది దానికి మంచి గ్రిప్ కూడా ఉంది అందువల్ల ఆ యొక్క సంత మార్కెట్ లో నేను అనేక నైఫ్స్ ఉన్నా గాని నాకు కావాలని ఈ యొక్క చాకును కొనుగోలు చేయడం జరిగింది ఆ యొక్క చాకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకు అది కూరగాయలు కత్తిరించడం కత్తిరిస్తుంటే కూరగాయలు కత్తెరవడం లేదు అంతేకాదు కనీసం దానికి కొంచెం కూడా పదను లేదు అసలు ఏంటి ఇది ఇలా ఉందని చూస్తే ఆ యొక్క చాకు నాణ్యత లేనిదని గ్రహించాను అయ్యో ఇలాంటి వస్తువు సొంత మార్కెట్ లో నేను కొనుగోలు చేసినందుకు చాలా బాధపడ్డాను నన్ను నేనే అసహ్యించుకున్నాను మరొక రోజు ఆ యొక్క సొంత మార్కెట్ కి వెళ్తే ఆ యొక్క చాకు నాకు అమ్మిన వ్యక్తి ఆ మార్కెట్ లో నాకు కనబడలేదు ఏమిటీ అని ఆరాతీస్తే అతను ఇలాంటి నకిలీ వస్తువులను రెండవ రకం వస్తువులను అమ్మేసి మళ్లీ ఆ యొక్క ప్రాంతానికి రాడని నేను తెలుసుకున్నాను అందువల్ల ఈ యొక్క నైఫ్ నాకు అస్సలు నచ్చలేదు